మా స్కూల్లో మమ్మల్ని టీచర్సు మమ్మలని చాలా చక్కగా ఆడిపించేవాళ్ళు పిటి పిరియడ్ అప్పుడు ఇంకా మేము కబడి ఆడేవాళ్ళం ఖోఖో ఆడే వాళ్ళం ఇలాగ ఏడు పెంకులాట ఆడే వాళ్ళం ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్లం మేము ఇంకా స్కూల్లో చేరేటప్పుడు మా టీచర్స్ మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లేవారు లేకపోతే పార్కులకు తీసుకెళ్లేవారు అలా తీసుకెళ్లినప్పుడు మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్లం చాలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్లం అలా చేస్తూ ఫ్రెండ్స్ అందరం హ్యాపీగా ఉంటాము లేకపోతే పార్కులకు తీసుకవెళ్తారు పార్కులకి లేకపోతే ఎగ్జిబిషన్కి తీసుకెళ్తూ ఉంటారు అలా తీసుకెళ్లినప్పుడు మేము చాలా హ్యాపీగా ఉంటాం అలా ఉండడం వల్ల ఇంకా ఎక్కడికైనా వెళ్లాలి అనిపిస్తుంది మాకు అలా వెళ్ళి మేము చాలా హ్యాపీగా సంతోషంగా గడిపేసి వస్తాము ఇలా ఒకరి లంచ్ బాక్స్ ఒకరు తీసుకుని తింటూ చాలా హ్యాపీగా ఉండే వాళ్ళం చాలా టైం స్పెండ్ చేసే వాళ్ళం ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గరికి వెళ్లే వాళ్ళం చర్చికి చర్చికి వెళ్లే వాళ్ళము చర్చికి వెళ్లినప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చుని తినడము చాలా హ్యాపీగా ఉండడము పాటలు పాటలు పాటలు పాడుకోవడం ఇంకా చర్చిలకి వెళ్లడం ఇలా చాలా విధంగా సంతోషంగా గడిపే వాళ్ళం అలా గడిపినప్పుడల్లా మాకు తీపి గుర్తు గుర్తులుగా మాకు నిలిచిపోతూ ఉంటాయి అలా మన ఫ్యూచర్లో ఇంకా చెప్పుకోవడానికి బాగుంటుంది ఇలాగ ఎంజాయ్ చేసాము ఫ్యామిలీస్తో కలిసినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేసాము స్కూల్లో ఇలాగ ఎంజాయ్ చేసేవాళ్లం మాకు స్కూల్లో మాకు ఏదైనా పబ్లిక్ జరిగేటప్పుడు కాని ఇలాగ సార్ వాళ్ళు మమ్మల్ని ఇలా చక్కగా చెప్పి ఇలా రాయాలని చెప్పి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు అలా చేయడం వల్ల మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది మేము ఏడు పెంకులాట ఆడే వాళ్ళము ఇటు మంది ఏడు మంది అటు ఏడు మంది ఒక టీంగా కలిసి ఆడేవాళ్ళం మాకిష్టమైన ఆట కబడి ఖోఖో ఇంకా ఏడు పెంకులాట ఇలా చాలా విధాలుగా ఆడేవాళ్ళం అలాగే సినిమాలకి తీసుకెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడము అలాగే ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్లేటప్పుడు లేకపోతే పార్కులకు వెళ్లేటప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము అందరూ ఒక దగ్గర కూర్చుని ఇంకా వంట చేసుకుంటూ తింటూ హ్యాపీగా ఇంక లైఫ్ అంతా గడిపే వాళ్ళము ఇలా గడపడం వల్ల మాకు ఇంకా హ్యాపీ మూమెంట్స్గా ఉంటాయి ఇలా జరిగినప్పుడు మేము ఇంకా చాలా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాము ఇలా జరగడం వల్ల ఇంకా ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉంటాము అలా బయ ఫ్రెండ్స్తో బయటికి వెళ్లి ఇంకా గడపడం సినిమాలకి వెళ్లడం ఇలా చాలా విధంగా సంతోషంగా గడిపే వాళ్ళము అందరు ఒక దగ్గరే కలిసి ఉంటూ అందరు ఒక దగ్గరకే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఎంజాయ్మెంట్ చేసుకుని లేకపోతే ఇంకా ఫొటోలు తీసుకుంటూ ఇలా చాలా చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ లేకపోతే పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం ఇలా చేయడం వల్ల మా లైఫ్ చాలా హ్యాపీగా అనేది రన్ అవుతూ ఉంటుంది ఇలా అందరూ కలిసి ఒక మాట మీద ఉంటాం ఒకరి గురించి ఒకరం చెప్పుకొని నవ్వుకుంటూ తమాషాగా ఉంటాము ఇలా ఒకరి గురించి ఒకరిపైనా జోకులు వేసుకుంటూ ఇంకా ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం లేకపోతే ఇంకా ఇంకా ఎక్కడికైనా వెళ్లి సినిమాలకు వెళ్లడము లేకపోతే బీచ్లకు వెళ్లడం ఇలా చాలా విధాలుగా వెళ్లే వాళ్ళము తిరుపతి ఎగ్జిబిషన్కి కాని లేకపోతే సైన్స్ పార్కుకి ఇలా వెళ్ళేవాళ్ళం ఇలా వెళ్లి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళము ఇలా చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఒకరి గురించి ఒకరి కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా గడిపే వాళ్ళం ఇలా గడపడం వల్ల మాకెంతో హ్యాపీగా ఉంటుంది ఇలా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ మేము ఇంకా ఇంట్లో పేరెంట్స్కి చెప్పడం పేరెంట్స్ చాలా ఫీల్ అవ్వడం హ్యాపీగా ఫీల్ అవ్వడము ఇలా జరిగేవి ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గరికి వెళ్లడము ఫ్యామిలీ బర్త్డేస్ అయినప్పటికీ కేకులు కట్ చేసుకుని ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళము అలాగే ఇంకా మ్యారేజ్ ఎవరికైనా పెళ్ళి అయినప్పుడు కూడా ఒకరి దగ్గరే ఉంటూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుని నవ్వుకుంటూ ఇలా అలా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడిపే వాళ్ళము ఇలా గడపడం వల్ల మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఇదే విధంగా ఇంకా ఎక్కడికైనా ఫ్రెండ్స్తో లేకపోతే అన్నాతమ్ముళ్లతో లేకపోతే అక్క చెల్లెళ్లతో ఇలా స సరదాగా ఆడేవాళ్ళము ఇలా కబడి ఆడేవాళ్ళము లేపోతే రాజారాణి ఆటాడడం లేపోతే ఏబిసి ఆటాడడం ఇలా చాలా విధాలుగా నాకింట్లో బోర్ కొట్టినప్పుడల్లా ఇలాంటి ఆటలు ఆడడం ఆట ఆడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉన్నప్పుడు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాము ఇలా ఒకరి గురించి ఒకరి చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఇంకా మనకి ఏమైనా తినాలనిపిస్తే ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకుని తినే వాళ్ళము చాలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇలా చేయడం వల్ల మా లైఫ్ చాలా హ్యాపీగా రన్ అవుతూ ఉంటుంది ఇలా రన్ అవ్వడం వల్ల ఇంకా మనం ఒకరికి చెప్పుకుంటూ ఉంటే అబ్బా వీళ్ళు ఇలా ఎంజాయ్ చేశారా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా ఇలా చెయ్యాలి అని వాళ్లకు ఒక హ్యాపీనెస్ వస్తుంది వాళ్లకొక ఆలోచన వస్తుంది మళ్ళీ ఇది ఇలా చేయడం తిరగడం వల్ల హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎంజాయ్మెంట్ చేయడం ఒక విధంగా వేరే లెవెల్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంకా అందరూ మెచ్చుకుంటారు పర్వాలేదు అబ్బా వీళ్ళందరూ కలసి ఒకే దక్కర ఆడుకుంటారు ఓకే దక్కర మంచి ఫ్రెండ్స్గా ఉంటారు వీళ్ళు పార్కులకి వెళ్లి ఇంకా మంచిగా వీడియోస్ డ్యాన్స్లు చేసుకుంటూ ఉంటాము అలాగే పాటలు పాడుకుంటూ ఉంటాము ఒకరి గురించి ఒకరు చెప్పుకొని ఇంకా కామెడీ ఇంకా జోక్స్గా ఇంకా సినిమాలు చూడడం కానీ లేకపోతే ఇంకా పార్టీస్కి వెళ్లడం గాని బర్త్డే పార్టీస్ అయితే ఇంకా మేము ఒక ఒకరికి తెలియకుండా అన్ఎక్స్పెక్ట్గా వాళ్లకి గిఫ్ట్లు తీసుకుని వెళ్లి ఇవ్వడము ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి చాలా జరగడం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇలా హ్యాపీగా నా లైఫ్ రన్ అయినప్పుడల్లా ఇలాగ నేరుగా ఇంట్లోకి వచ్చి పేరెంట్స్కి చెప్పుకోవడం లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్కి చెప్పుకోవడం వల్ల వారి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా జరగడం వల్ల మాకెంతో సంతోషంగా ఉంటుంది ఇంకా మేమందరము కలిసి బీచ్లకి వెళ్లడము అక్కడ బాగా ఎంజాయ్ చేయడము ఫొటోస్ తీసుకుంటూ ఇంకా అక్కడ డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఒకరి పైన ఒకరు నమ్మకంగా ఉంటూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక దగ్గరే ఒక మాట మీదే ఉంటూ ఇలా హ్యాపీగా ఎంతో ఫీలయ్యే వాళ్ళము ఇలా అవ్వడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉండడం వల్ల మేము ఇంకా ఎంజాయ్మెంట్ చెయ్యాలి ఇంకా ఇక్కడికెళ్లాలి ఎక్కడికెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది అందరూ వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గర చేరి ఆలోచించి మాట్లాడుకుని తర్వాత వెళ్లే వాళ్ళము హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఎంతో ఫీల్గా ఉంటుంది కూడా ఇక్కడ డ్యాన్సులు వేసుకుంటాం కాని నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్స్తో కాని ఈ వీడియోస్ చేసుకోవడం లేకపోతే డ్యాన్స్లు వేసుకోవడం లేకపోతే పాటలు పాడడం లేకపోతే ఒకరి గురించి ఒకరు కబుర్లు చెప్పుకుంటూ అందరూ హ్యాపీగా సంతోషంగా తింటూ నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండే వాళ్ళము ఇలా ఉండడం వల్ల చక్కగా ఉంటుంది హ్యాపీ మూమెంట్స్ అనేవి మనకి గుర్తుండిపోతాయి మన ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మన ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము ఇలా ఎంజాయ్ చేసాము అనే ఒక హ్యాపీనెస్గా ఉంటుంది ఇలా చెప్పుకోవడం వల్ల అబ్బా వీళ్ళు పరవాలేదు వీళ్ళ ఎక్కడికి వెళ్లారు వీళ్ళ ఉండాలి ఫ్రెండ్స్ అంటే లేకపోతే ఫ్యామిలీ అంటే ఇలా క కలిసి మెలిసి ఉండాలి ఇలాగా మేము ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి వెళ్తాము కలిసిమెలిసి వెళ్ళినప్పుడు ఒకరి పైన ఒకరికి జోకులు వేసుకుంటూ లేకపోతే పాటలు పాడుకుంటూ లేపోతే ఫొటోస్ తీసుకుంటూ ఇలా చాలా చేసే వాళ్ళము ఇలా చేయడం వల్ల మాకు అవన్నీ ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతూ ఉంటాయి మళ్లీ ఒకవేళ మనం ఒకవేళ ఆలోచించినప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము అని ఆలోచన మనకు వస్తే ఇంకా అప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ చెప్పుకునే వాళ్ళం మనం అప్పుడు అలా చేసాము ఇప్పుడు ఇలా చేసాము అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళము ఇలా చెప్పుకోవడం వల్ల మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అలాగే ఇంకెక్కడికైనా బయటికి వెళ్లడము కానీ షాపింగ్కి వెళ్లడము లేకపోతే హోటల్స్కి వెళ్లడము ఇలా వెళ్ళినప్పుడు మనకు నచ్చినవి మనము తీసుకుని ఇంకా ఫ్రెండ్స్కి నచ్చిన ఫ్రెండ్స్ తీసుకొని ఇలా హ్యాపీగా తిరిగే వాళ్ళము ఇలా తిరగడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇంకా కబడి కలిసి కలిసి కబడి ఆడడం ఇంకా ఖోఖో ఆడడం ఇలా ఏడు పెంకులాట ఎంతో ఇష్టంగా ఆడే వాళ్ళము ఇప్పటికి అవి ఆటలు కూడా మేము ఆడుతూ ఉంటాము ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర చేరినప్పుడు ఎలా ఎంతో హ్యాపీగా ఆడేవాళ్ళం ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఆడేవాళ్లు ఇలాగ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర పాల్గొని వాళ్ళకు నచ్చిన గిఫ్ట్లు రావడం లేకపోతే డ్యాన్స్లు వేసినప్పుడు గిఫ్ట్లు రావడం పాటలు పాడినప్పుడు గిఫ్ట్లు రావడం ఇలాగ మా స్కూల్లో క్విజ్ ప్రోగ్రాం పెట్టేవాళ్ళు ఏ టీములుగా ఉంటే దాంట్లో ఐదయిదు మంది ఉండడం వాళ్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఇలాగ సార్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్స్ చేస్తూ ఉంటాము ఎంతో ఫీల్గా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు లైఫ్ అంటే ఇలా ఉండాలి చాలా బాగా ఎంజాయ్ చెయ్యాలి ఇంకా మనం ఇప్పటికీ మెమరీస్ని మర్చిపోకూడదు అనే ఒక ఫీల్ వస్తుంది ఇలా మనం ఎవరికైనా చెప్పుకునప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా చెప్పడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది అలాగే ఫ్యామిలీలో బర్డ్డే అయినా కాని ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్ ఇవ్వడము లేకపోతే వాళ్లకి నచ్చిన కేక్ కట్ చేయడము అందరికీ కేక్ కట్ చేసి అందరికీ ఇవ్వడము ఇలాగే ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి ఇలా ఉండడం వల్ల మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము మన లైఫ్లో ఏమైనా బ్యాడ్ థింక్ అనేది ఉండదు మనం బాగా ఎంజాయ్ చేసాము అనే ఒక ఆలోచనే ఉంటుంది ఆలోచన ఉండడం వల్ల ఇంకెవరికైనా చెపితే వాళ్లు కూడా అలానే ఎంజాయ్ చేసారు లైఫ్ అనేది చాలా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి ఫ్యూచర్ ప్లానింగు ఇంకా మనం అక్కడికి వెళ్లాలి ఇక్కడికి వెళ్లాలి అనే ప్లేసెస్ ఉంటాయి కదా ఇంకా కోటి లింగాలు గుడికి తీసుకెళ్లారు మా టీచర్సు ఇంకా సినిమాలకి తీసుకు వెళ్లారు ఇంకా పార్కులకి ఎగ్జిబిషన్కి ఇలా తీసుకు వెళ్లేవాళ్ళు ఇలా తీసుకు వెళ్లినప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ బస్సులో పోతూ హ్యాపీగా ఫీలయ్యే వాళ్ళము ఇంకా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ ఇలా చాలా చక్కగా ఫీల్ అవుతూ ఉంటాము ఇలా అవ్వడం వల్ల మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ అమ్మ నాన్నతో కలిసి లేకపోతే ఫ్యామిలీతో కలిసి వెళ్లడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇలా బీచ్లకు వెళ్ళినప్పుడు లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ ఓ ఇది చూసాము అది చూసాము ఇది కొనుక్కున్నాము ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడము అక్కడేదైన విచిత్రంగా కనబడినప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకోవడం కానీ లేకపోతే డ్యాన్స్లు వేసుకోవడం పాటలు పాడడం ఇలా చాలా విధంగా జరిగేవి ఇలా జరిగినప్పుడు ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళము ఇలా ఉండడం వల్ల మనకెంతో ఫీల్ వస్తుంది ఇంకా లైఫ్లో సంతోషం అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది మన లైఫ్లో సంతోషంగా ఉండాలంటే మనకి నచ్చిన పని మనం చేసుకుంటూ ఆడడం కాని లేకపోతే పాడడం కాని డ్యాన్స్ వేయ వేయడం కాని ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకి హ్యాపీగా ఉంటుంది ఇలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళితే ఇంకా మన ఎక్కడికి వెళ్లాలి మన డ్రీమ్స్ ఏంటి అవన్నీ ఆలోచించుకుంటూ ఒక ప్లానింగ్ వేసుకుంటూ పోవాలి ఇలా వెళ్లడం వల్ల మనకెంతో హ్యాపీగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఎంతో చక్కగా మనమందరితో కలిసి మెలిసి ఉంటాము పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ సింగింగ్ చేసుకుంటూ లేకపోతే కబడిలు ఆడడం వల్ల లేకపోతే ఏడు పెంకులాట ఆడడం ఖోఖో ఆడడం ఇలాంటివి చాలా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంకా ఎన్నో ఉండేవి ఇలా ఆడడం వల్ల మన ఫ్రెండ్స్ గుర్తు వచ్చినప్పుడు వాళ్లకి కాల్ చేసి మాట్లాడడం మనం చిన్నప్పుడు ఇలా చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాము మన స్కూల్లో ఎలా ఎంజాయ్ చేసాము అనేవి మనము చాలా విధంగా జరుగుతూ ఉంటాయి ఇలా జరగడం వల్ల మనకెంతో హ్యాపీగా ఉంటుంది మన ఫ్రెండ్స్ మనకి కాల్ చేసి మనం ఇలా ఉండే వాళ్ళము అలా ఉండే వాళ్ళము సినిమాలకు వెళ్లడము పబ్బులకి వెళ్లడం ఇలాగా చాలా విధంగా జరిగాయి కాబట్టి మనకెంతో హ్యాపీగా ఉంటాము హ్యాపీగా ఉండడం వల్ల సంతోషంగా లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతాము ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో దగ్గరకి వెళ్ళాలని మనం హ్యాపీగా అనుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుని వాళ్లతో ఇలా చెప్పి అలా చెప్పి అందరూ ఇక్కడ చేరి మాట్లాడుకుని అప్పుడు వెళ్లేవాళ్ళం అప్పుడు వెళ్ళినప్పుడు మనకెంతో ఫీల్గా ఉంటుంది ఇలా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళితే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకెంతో హ్యాపీగా ఉంటుంది ఇలా స్కూల్లో ఫంక్షన్స్ కాని లేకపోతే కాలేజీ ఫంక్షన్స్ కాని ఇలా జరిగినప్పుడు మనకు ఎంతో హ్యాపీగా డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళము ఎలాగ మనకి నచ్చిన డ్రెస్సు వేసుకోవడము ఇది నచ్చింది అది తీసుకోవాలి అని మనకి ఒక హ్యాపీ మూమెంట్స్ రావడము మనకి నచ్చింది మనం చేస్తే ఇంకే లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది కాబట్టి మనకి నచ్చినవే మనం చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళితే ఇంకా హ్యాపీగా లైఫ్ అనేది ఇంకా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇలానే జరుపుకోవాలి ఫ్రెండ్స్తో ఫ్యామిలితో కలిసి వెళ్ళాలి ఇంకా ఎక్కడికెళ్లినా కాని ఫ్రెండ్స్తో వెళ్ళాలి హ్యాపీగా అన్నీషేర్ చేసుకోవాలని ఉంటుంది